పాడడానికి ఊపిరి పైన అంతా నియంత్రణంగా ఉండాలంటే మనం పాడేటప్పుడు మన శ్వాస మన నియంత్రణలో పూర్తి స్థాయిలో ఉండాలి ఎందుకంటే మనం పాడేటప్పుడు పాట యొక్క స్వరం మనం స్వచ్ఛంగా పలకాలి అది ఏ విధంగా సహాయ పడుతుంది అంటే మనం పాడే పాట అందంగా వినిపిస్తుంది వాటిని ఎలా మెరుగు పరుచుకోవాలంటే మనం రోజు సాధన చేస్తూ ఉండాలి మనం రోజుకి సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు గంటలు సాధన చెయ్యాలి అలాగే మనం ఎటువంటి జలుబు చేసే వస్తువులు తినకూడదు మన గొంతుని జాగ్రత్తగా ఉంచుకోవాలి